మా ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే ఉదయాన్నే మేము ఒక టిఫిన్ రెడీ చేసి పెడతాము దోసెలు లేకపోతే పూరీలు లేకపోతే బజ్జీలు లేకపోతే ఎదో ఒకటి ఐటెమ్ అనేది చేసి మేము పెడతాము అలాగే మధ్యహానం వచ్చేసరికి బిర్యాని చికెన్ వాళ్ళకి ఏమి ఇష్టమైతే ఆ వంటకాలు మేము చేసి పెడుతూ ఉంటాము అలాగే వాళ్ళకి మటన్ ఇష్టమైతే మటన్ ఇంకా చాలా ఐటమ్స్ రొయ్యలు చేపలు ఇంకా వాళ్ళకి ఏమి ఇష్టమైతే అవి మేము తెలుసుకుని వాళ్ళకి వండి ముందుగా రెడీ చేసి ఉంచుతాము అలాగే సాయంత్రం అయ్యేసరికి కొన్ని స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము అవి వచ్చేసి మిరపకాయ బజ్జీలు సమోసాలు ఇంకా చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటాము ఇంకా చెప్పాలంటే కొన్ని స్వీట్స్ కూడా తెప్పిస్తాము బయటనుంచి కాజా మిఠాయ్ ఇంకా రసగుల్లా గులాబ్జామ్స్ ఇవన్నీ మేము బయటనుంచి తీసుకొస్తాము లేకపోతే ఇంట్లోనే గులాబ్జామ్స్ ఇంట్లోనే రెడీ చేసి వాళ్ళకి పెట్టాలని ఎంతోగా ట్రై చేస్తాము ఇంకా చాలా వంటకాలనేవి మేము ప్రిపేర్ చేసి వాళ్ళకోసం అంతా పెడతాము మా ఇంటికొచ్చిన అతిధులను మేము చాలా బాగా చూసుకుని వాళ్ళకి ఎన్నో రకరకాల వంటకాలనన్నీ తయారు చేసి వాళ్ళకు పెడతాం